ఒక అవకాశం వచ్చినప్పుడు నేను భారతదేశం తరపున మా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు చెందిన కూచిపూడి నృత్యంను ప్రదర్శించాలనుకుంటున్నాను ఇది మన రాష్ట్రానికి ప్రత్యేకతను చాటే గొప్ప కళారూపం కూచిపూడి ఒక శాస్త్రీయ నాట్య కళ దీనిలో శరీర భావప్రకటన దీనిని ఆంగ్లంలో ఎక్స్ప్రెషన్ అని కూడా అంటారు నృత్య చలనలు శరీర భావప్రకటన సంగీత అద్భుతంగా సమ్మే సమ్మేలితమై ఉంటాయి ఇది కేవలం శరీర చలనం మాత్రమే కాదు కథ చెెప్పే విధానం కూడా ఇది భారతీయ సాంప్రదాయాన్ని హిందూ పురాణాలను ప్రపంచానికి తెలియజేసే గొప్ప మార్గం ఇతర దేశాలకు మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రత్యేకతను తెలియజేయాలంటే ఇలాంటి కళారూపాలే అత్యవసరము ఇలాంటి కళారూపాలు అత్యవసరం మాద్యం మాధ్యమం కూచిపూడి ద్వారా నేను మా రాష్ట్ర గర్వాన్ని సంస్కృత్ సంస్కృతిని ప్రపంచానికి చూపించగల నమ్మకం నాకు ఉంది అదే సమయంలో ఇది మన సాంప్రదాయాలు పరీక్షణకు తదుపరితరం వారికి అందించడానికి గొప్ప అవకాశం అవుతుంది